భారత దేశంలో ఉద్యోగం మాకే చాలా తక్కువ పర్సంటేజ్లో ఉంది ఇది ప్రస్తుతం ఎదుర్కొంటున్న సవాళ్లు అవకాశాలు అంటే ఎంత అంటే ఒక వందమంది ఉద్యోగులు వందమంది చదువుకొని ఉద్యోగం చేయాలనుకునే వాళ్ళు వందమంది ఉంటే కానీ పోస్టులు మాత్రం ఒక టెన్ ఫిఫ్టీన్ అట్లా ఉన్నాయి అందరూ చదువుకొని చాలా ప్రిపేర్ అయ్యి ఉన్నా కూడా పోస్టులు అనేటివి పడక చాలా ఇబ్బందులు అనేవి ఎదుర్కొంటున్నారు స్టూడెంట్స్ దీనివల్ల చాలామంది ఉద్యోగం లేక ఇబ్బందులు పడుతున్నారు ఎంత ఉద్యోగం ప్రయత్నించిన కాని పోస్టులు తక్కువ ఉండటం వల్ల ఉద్యోగ అవకాశాలు అనేవి లేకుండా పోతున్నాయి